ఇది సార్ ఏం కావాలండీ చెప్పండి సార్ ఓకేనండీ

సరే నండీ అంటే దానికి కావాల్సిన క్లాతింగ్ అంతా మీరే ఇస్తారా మేమే ఏమన్నా తీసుకోవాలా అంటే ఓకే అంటే అది ఇప్పుడు కలర్ అన్నీ చెప్పి డ్రెస్ మీద డిజైన్ ఏదో ఒక నేమ్ అది అలా ఉంటుంది కదా ఎలా కుట్టాలా అని ఓకే అండీ ఓకే నేను వస్తానండీ మీకు ఎప్పుడు ఫ్రీ ఉందని అదే స్టూడెంట్స్ కి ఎప్పుడు ఫ్రీ గా ఉంటదో చెప్తే ఆ టైము లో వచ్చి నేను వాళ్ళవి తీసుకుంటాను ఓకేనండీ నేను వస్తాను అదే మీరు దానికి పేమెంట్ అదీ ముందరే ఇస్తారా తర్వాత ఇస్తారా అండీ ఫిఫ్టీన్ అంటున్నారు కదా పదిహేను జతలే కదా ఒకొక్కదానికి ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా అవుతుంది సార్

ఆ సరే అండీ క్లాత్ అంతా ఆహా ఆ క్లాత్ అంతా నన్నే తీసుకోమంటారా అంటే దానికి కలర్ అని ఏమైనా యెల్లో బ్లూ అలా ఓకే అండీ అంటే అదీ సరే నేను తీసుకుంటానండీ నేను చూపిస్తాను మీకు ఫొటోస్ పెడతాను మీకు ఏమైనా దానిలో టైప్స్ చూస్తే మీరు ఏది ఫిక్స్ చేస్తే అది తీసుకుందాము సరే అండీ ఎప్పుడు రమ్మంటారు రేపు రమ్మంటారా అయితే సరే సార్ వచ్చేముందు ఒకసారి కాల్ చేస్తానండీ మీకు ఓకే